హాయ్ పిన్నిగారు ఎన్టి రామారావు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ చాలా బాగా ఉంటుంది చాలా సౌకర్యాలు ఉంటాయి చాలా బాగా క్లీనింగ్ కూడా చేస్తారు ఒకవేళ స్లీపర్స్ క్లీనింగ్ ఎక్కడైనా బాగా చేయకపోతే వెంటనే డాక్టర్స్ నీటుగా డాక్టర్స్ క్లీనింగ్ వాళ్ళని కూడా నీటుగా మాట్లాడతారు వాళ్ళతో కూడా ఇక్కడ ఇది బాగాలేదు మళ్ళీ చేయండి అని అంతే నెక్స్ట్ ఏంటంటే సేవలు పేషెంట్లకి సేవలు చాలా బాగా అందుబాటులో ఉన్నాయి స్థానిక ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ అవసరాలు తీర్చుకోడానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఆరోగ్యం ఆరోగ్యమే మహా భాగ్యం అన్నమాట ఎన్టి రామారావు జిల్లా ఆరోగ్య సంరక్షణ కోసం చెప్పుకోవచ్చు ప్రాథమిక చికిత్స చేస్తారు ఫార్మసీ ఆరోగ్యశ్రీ కూడా ఉంటుంది దానికి సేవలు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సౌలభ్యాలు సేవలు చాలా బాగా చేస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చేస్తారు అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కూడా పెడతారు మనకి ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది కొంతమంది చాలా పేదవాళ్ళు చాలా రకాల ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు ఎంత బాగా అంటే అంత బాగా చేస్తారు కాబట్టి ఎన్టి రామారావు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు చాలా బాగా చేస్తారు సేవలు చికిత్స కూడా చేస్తారు